హలో చెప్పండి నమస్తే అమ్మ చెప్పు ఓకే రండి అమ్మ ఇక్కడికి చేస్తాం చెప్పండి ఏ హెయిర్ స్టైల్ కావాలి సైడ్ కట్టా అమ్మ

ఓకే అమ్మ చేస్తాం అమ్మ చేస్తాం మీకు ఏ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తాం మేము షేవింగ్ లేదా అమ్మ చేస్తాం చేస్తాం ఎక్కడ షేవింగ్ ఓకే అమ్మ ఓకే అమ్మ మీరు మనీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అడుగుతలేరని నేను చెప్తున్నాను మీరు చెప్పేదానికి వన్ ఫిఫ్టీ అవుతుంది అమ్మ ఓకే అమ్మ

ఆ మంచిగా చేస్తాం అమ్మ ఎందుకు మీకు మనీ ఎక్కువ అయినట్టు అనిపిస్తుందా ఓకే అమ్మ మీది ఎట్ల ఉన్న మా దగ్గరకి వస్తే మంచిగా అయిపోతుంది అట్ల మీ నువ్వు ఎట్లా కావాలంటే అట్లా చేస్తాం చేస్తాం చీకి అయితే ఫైవ్ హండ్రెడ్ అవుతాయి అమ్మ ఓకే పర్మనెంట్ చేస్తాం ఫైవ్ హండ్రెడ్ అవుతాయి అమ్మ మేము లోకేషన్ పంపుతాము అక్కడికి రండి అమ్మ మీకు ఎట్లా కావాలంటే అట్లా చేస్తాం బడ్జెట్లో చేస్తాం అమ్మ ఓకే అమ్మ